శుభోదయం ఉపాధ్యాయలవారు లోనికి రావచ్చా మేడం ఆ మేడం నేను నా ఐడి కార్డ్ను పోగొట్టుకున్నాను నిర్లక్ష్యం కాదు మేడం మా క్లాస్ విద్యార్థి భవాని దొబ్బేసింది నా ఐడి కార్డు మేడంని పర్మిషన్ తీసుకొనే వచ్చాను మేడం మా క్లాస్ మేడంని అంటే ఇపుడు మా ఐడి కార్డు ఆ అమ్మాయి తీసుకువెళ్ళి ఎక్కడో పడేసింది అంట ఇప్పుడు మేము కొత్త ఐడి కార్డుకి ఎలా అప్లై చేసుకోవాలి ఏమైనా చెప్పగలుగుతారా ఆహా సరే మేడం ఏం ఇబ్బందులు చేయను చెప్పండి ఆ ఇంకా ఆ సరే అండి ఇది మరి మరి నేను ఇలా మీకు కావలసిన వస్తువులు అదే అవి అన్నీ ఇచ్చిన తర్వాత ఐడి కార్డు నాకు ఎన్ని దినాల లోగా అందజేస్తారు అలా కాదు మేడం నేను ఏమీ పోగొట్టుకోలేదు ఎవరూ దొబ్బేసారు అని చెప్పాను కదా ఐడి కార్డు ఫార్మ్కి మీ అటెండర్ డబ్బులు అడుగుతున్నాడు మేడం ఊహు ఆ నూటయాభై రూపాయలు కాకుండా ఎక్స్ట్రా నూటయాభై రూపాయలు అడుగుతున్నాడు మేడం ఆగండి మేడం ఒక నిమిషము